హలో ఇది ఉషా వాసని వాసవి రెస్టారెంటా ఓకే మేడం నాకొచ్చి మిని ఘీ సాంబార్ ఇడ్లీ మీ మీ హోటల్లో ఫేమస్ కదా ఓకే నాకొక ఫైవ్ ప్లేట్స్ కావాలి మేడం నేను వచ్చి డిన్నర్కి ఆర్డర్ చేస్తాను డిన్నర్ డిన్నర్కే కావాలి ఓకే నాకొంచెం బిన్నే పంపించండి పిల్లలు పెద్దోళ్ళు అన్ని ఉన్నారు ఓకే ఓకే ఓకే మేడం వేరే ఏదైనా ఉంటుందా ఇడ్లీలోనే వెరైటీస్ ఏదైనా ఉందా

అవును మేడం ఒక ప్లేట్ ఇడ్లీ కావాలాంటే చేసుకోండి

వడ వద్దు వద్దు మేడం మేము డిన్నరే ఆర్డరు చేస్తాం ఆ నుంచి వడ అంత వద్దు

రోస్ట్ వచ్చి ఘీ రోస్ట్ దోస ఒకటి ఉందా

ఘీ రోస్టే ఇచ్చేయండి మేడం అవి టూ ప్లేట్స్ మేడం ఓకే

అవును మేడం ఓకే మీరు నేను క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చేస్తాను మేడం

ఓకే ఓకే మేడం నేను పంపిస్తాను ఓకే మేడం కొంచెం

ఓకే ఓకే మేడం కొంచెం హాట్గానే ఉండనీ హాట్గానే ఉండనీ ఓకే ఓకే మేడం ఓకే ఓకే